నేను గ్రహము లేదా తోకచుక్క వంటి ఖగోళ సంబంధమయిన విషయాలు ఏమన్నాచూశానా అంటే చూశాను గ్రహ గ్రహణం చూడలేదు కానీ తోకచుక్క అంటారు కదా ఇక్కడ నుంచి అలా అలా అలా వెళుతు ఉంటుంది అది చూశాను నాకు చాలా ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే చుక్కలు చాలా పెద్దవి అంటా ఒక ఊరంత ఉంటాయి అంటా ఒక్కొక్క చుక్క ఆకాశం చాల దూరంలో ఉంది కాబట్టి మనకి అవి చాలా చిన్నగా కనిపిస్తున్నాయి అవి అంత ఫాస్ట్గా కదులుతున్నాయి అంటే ఖచ్చితంగా అది ఆసక్తికరంగానే ఉంటుంది అది కదలడం అవ్వన్నీ మనకి తెలుస్తు ఉంటుంది మెరుపులాగ వస్తాయి అవ్వన్నీ కూడా నాకది చాలా ఆశ్చర్యాన్ని ఇస్తుంది